మనం ఆరోగ్యంగా ఉండడానికి రన్నింగ్ జాగింగ్ మొదలైనటువంటి చిన్నచిన్న కార్యపాల కార్యకలాపాలు చాలా చేస్తూ ఉండాలి ఎందుకంటే రన్నింగ్ చేయడం జాగింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న కండరాలు మొత్తం అన్నీ రక్త ప్రసరణ బాగా అయ్యి మొత్తం కూడా బాడీ వచ్చేసి చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలా డైలీ ఎక్ససైజ్లు చేయటం వల్ల ఏ ఇబ్బందులు రాకుండా హెల్తీగా ఉంటారు ఇలా చేయటం వల్ల మన ఆరోగ్యంగా ఉంటాం ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండగలం ఇలా చేయటం వల్ల రక్తప్రసరణ బాగా అయ్యి ఊపిరితిత్తుల నుంచి ఇట్టా బ్లడ్ ప్రెజర్ ఇట్టా అన్నిటి అన్ని ఏరియాలకి మన బాడీ అంతా బ్లడ్ సర్కులేషన్ జరిగి చాలా బాగా ఉంటుంది రన్నింగ్ జాగింగ్ చేయడం వల్ల ఫిట్నెస్గా ఉండటం వల్ల అధిక బరువు పెరుగకుండా కొలెస్ట్రాల్ లాంటివి లేకుండా చాలా బాగా ఫీట్గా ఉంటాం మైండ్ మైండ్ బాగా పని చేస్తూ ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది అలాగనే రన్నింగ్ జాగింగ్ లాంటివి కాకుండా అలానే అయి చేస్తూ వాటి తగ్గట్టు ఫుడ్ డైట్ కూడా మైంటైన్ చేస్తూ ఉంటే కట్టుగా ఫిట్గా లావుగా ఉండకుండా సన్నగా ఉండకుండా మంచి షేప్గా కరెక్ట్గా మనం బాడీ ఫిట్నెస్ తోటి చాలా ఆనందంగా ఉంటూ ఉండొచ్చు ఇలా రన్నింగ్ చేయడం వల్ల బరువు పెరుగకుండా బాడీ హెల్తీగా మనం రన్నింగ్ జాగింగ్ చేయటం వల్ల చేతులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి బాగా మూవ్ చేయగలం ఒక కాలు పట్టేసికెళ్ళకుండా ఎట్లాగ లేకుండా చాలా బాగా కాలు కదులుతూ ఉంటాయి చేతులు ఆడించగలం వెనెక్కి తిరగగలం మెడ మెడని కూడా వెనక్కి తిప్పగలం ఇట్లాంటి చాలా బెనిఫిట్లు ఉంటాయి ఇట్లా కండరాలు పట్టేయకుండా లా డైలీ రన్నింగ్ చేయటం జాగింగ్ చేయటం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మనకు